నమస్తే అండి ఏం కావాలండి ఎంతలో తీసుకుందామని అనుకుంటున్నారు అండీ పదిహేను వేలు లోపువా అండి ఓకే

ఓకే అండి ఎవరికండి మీకేనా అండి పిల్లలకా ఈ ఫోను ఎక్కువ యూస్ చేస్తారా అండి

ఓకే అండి అయితే మీకు వివో వై ట్వెంటీ సెవెన్ వస్తుందండి ఇది ఫోర్ జీబీ రామ్ వన్ ట్వెంటీ ఎయిట్ ఇంటర్నల్ స్టోరేజుతో వస్తుంది ఫైవ్ జీ ఫోను అండి ఇది రీసెంటుగానే వచ్చింది మార్కెట్లోకి దీని ప్రైస్ వచ్చి ఫోర్ ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ అవుతుందండి అంటే పద్నా పదిహేను పదహా పదిహేను వేలు అండి కరెక్టుగా పదిహేను వేలు అవుతుంది

డిస్కౌంట్ అంటే మీకు టెన్ పర్సెంటు పడుతుందండి ఇది డిస్కౌంటు అంటే ఇప్పుడు ఇది శామ్సంగ్ ఎఫ్ థర్టీ వన్ అండి ఇది వచ్చి మీకు పద్నాలుగు వేల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది ఇది సేమ్ అండి ఫోర్ జీబీ రామ్ వన్ ట్వెంటీ ఎయిట్ జీబీ ఇంటర్నల్ స్టోరేజు ఇందులోనే ఇంకొకటి ఉందండి సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ది ఉంది అది దీనిమీద వెయ్యి రూపాయలు తగ్గుతుంది అవునండి దీనికి శామ్సంగ్ మీద డిస్కౌంట్ ఏమి లేదండి నెక్స్ట్ వచ్చి ఓపో ఉందండి ఓపో మీకు పన్నెండు వేల ఐదు వందలు పడుతుంది దింట్లో కూడా డిస్కౌంట్ ఏం లేదండి అదే ప్రై ఫైనల్ ప్రైస్ మీకు వచ్చేది ఇదిగో అది ఫోర్ జీబీ సి సిక్స్టీ ఫోర్ అండి అవునండి బ్లాకులో లేదండి ఇది గోల్డ్ కలర్లో ఉంది అవునండి ఒక ఓకే అండి ఇఎంఐ ఆప్షన్ ఉందండి ఇప్పుడు మీరు త్రీ మంత్స్ మీరు త్రీ మంత్స్ కడతారా సిక్స్ మంత్స్ కడతారా అండి త్రీ మంత్స్ అయితే కనుక మీరు ఇంత రెండు వేలు కడతారా అండి నెలకి అలా మీకు ఇంట్రెస్ట్ వచ్చి సిక్స్ పర్సెంట్ పడుతుంది లాస్ట్కి ఒక థౌజండ్ రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది అరౌండ్ ఓకే అండి ఓకే అండి ధన్యవాదాలండి